హలో నమస్కారం మేడమ్ నేను స్టూడెంటు మేడమ్ ఇట్లా చారిత్రక ప్రదేశాలకు సంబంధించి తీసుకెళ్తున్నట్లుగా విషయం తెలిసి సమాచారం కనుక్కుందామని ఫోన్ చేశాను మేడమ్ మేడమ్

మేడమ్ ఎంత అమౌంట్ మేము చెల్లించాల్సి ఉంటుంది మేడమ్

మేడమ్ పర్వాలేదు మేడమ్ అంటే మాతోపాటు పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళు రాదలిస్తే రావచ్చా ఓన్లీ విద్యార్థులకేనా మేడమ్ సరే మేడమ్ నేను మేడమ్ నేను మా పేరెంట్స్ని అడిగి మళ్ళీ ఆ అమౌంట్ కూడా తక్కువనే ఉంది కాబట్టి అడిగి నేను ఖచ్చితంగా వచ్చే ప్రయత్నం చేస్తాను థ్యాంక్ యూ సరే మేడమ్ సరే మేడమ్ థ్యాంక్ యూ మేడమ్ థ్యాంక్ యూ సో మచ్ మేడమ్ థ్యాంక్ యూ సరే మేడమ్ నేను కనుక్కొని చెప్తాను మేడమ్ సరే ఓకే మేడమ్ ఓకే థ్యాంక్ యూ